నా ల్యాండ్లైన్ కనెక్షన్ ఇంటర్నెట్ వేగం కొద్ది కొద్దిగా తగ్గుతుంది మా ఏరియాలో ఏమి అంతరాయం కలుగుతుందని మీరు మీరు తెలుసుకొని నాకు చెప్తారా నా ల్యాండ్లైన్ నెంబర్ చివరి నాలుగు అంకెలు ఏడు ఏడు సున్నా తొమ్మిది